నేను యోగ క్లాసులకు వెళ్ళను ఇంట్లోనే అభ్యాసం చేశాను రెండింటిలో నాకు వేరు వేరు అనుభవాలు ఉన్నాయి అయితే క్లాసులోకి వచ్చినట్లయితే క్లాసులో విషయం చూసినట్లు అయితే అక్కడ గురువుగారు సూచన ప్రకారం మనం చేస్తాము దాన్నిబట్టి మనకి మార్గదర్శకత్వం లభిస్తుంది అంతేకాకుండా ఇది ఆ సవాళ్ళను సరైన పద్ధతుల్లో చేయడానికి మంచి మంచి ఆసనాలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఆసనాలు చేసేటప్పుడు గాయాలు పాలు అవ్వకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది ఇంకా చుట్టుపక్కల ఉన్న ఇతర విద్యార్థులతో కలిసి అభ్యాసం చేయడం ద్వారా మనకి మరింత ప్రయోజనం కలుగుతుంది వారితో పోటీతత్వం కలిగి ఇంకా మెరుగ్గా చేయడానికి మనకి సహాయపడుతుంది అంతేకాకుండా క్లాసులో సాధారణంగా ఒక నిర్దిష్ట తీం మీద జరుగుతుంది కాబట్టి ఇది మన అభ్యాసాన్ని మరింత సామర్థ్యం వంతంగా మరియు ఉత్తేజరకంగా చేస్తుంది ఇంట్లో చేసినట్లయితే మనకు సౌకర్యమైన సమయంలో సౌకర్యమైన స్థానంలో చేసుకోవచ్చు మనకి కావాల్సినంత సేపు అభ్యాసం చేసుకోవచ్చు మనసొంత పురోగతిని ట్రాక్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది ఏది మంచిది అనే విషయానికి వచ్చినట్లయితే అది మన వ్యక్తిగత అవసరాలు మరియు ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది మీరు కొత్తగా ఆసనాలు నేర్చుకోవాలి అనుకుంటే లేదా మీ అభ్యాసాన్ని మెరుగుపరచుకోవాలని అనుకుంటే గురువుతో క్లాసుల్లో చేరడం మంచిది మీరు మీ సొంత వేగంలో మరియు సౌకర్యావంతంగా అభ్యాసం చేయాలనుకుంటే ఇంట్లో అభ్యాసం చేయడం మంచిది నేను వ్యక్తిగతంగా క్లాసులో మరి ఇంట్లో అభ్యాసం చేయడానికి ఇష్టపడను క్లాసులో నేను కొత్త ఆసనాలు నేర్చుకుంటాను మరియు గురువు నుండి సూచనలు మరియు మార్గదర్శకత్వం పొందుతాను ఇంట్లో నేను నా సొంత వేగంతో అభ్యాసం చేయడం మరియు నా సొంత పురోగతిని ట్రాక్ చేయడం వంటివి చేస్తుంటాను